భారత దేశంలో ఆలయాలల్లో ప్రార్థన మందిరాలల్లో కొన్ని కొన్ని దుస్తులను మార్చడం వల్ల కొంతమంది వాళ్ళు చేసే పూజలకి వాళ్ళు వేసుకునే బట్టలకి కొన్ని ఉంటాయి అన్నమాట అవి వాళ్ళు చేసే ఒక దేవుడికి సంబంధించిన ఒక మతం సంబంధించిందిగా ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఏంటంటే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మనకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ అలాంటి బట్టలు దుస్తులు ధరిస్తారు వారు చేసే ఒక పని వాళ్ళది వాళ్ళ దృష్టి అనేది దాని మీద పడుతుంది కాబట్టి ఆ మతానికి ఆ పూజలకి వాళ్ళకి అది ఒక విలువ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ బట్టలు వాళ్ళు వేసుకుంటారు ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తుంటారు వాళ్ళ జీవితంలో ఒక మంచి కావాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళ సాంప్రదాయంగా వాళ్ళు ఎంచుకుంటారు